హలో నమస్తే మేడం మాధురి గారేనా ఓకే మేడం మేము ఈవెంట్ నుండి కాల్ చేస్తున్నాం అండి మీరు ఈవెంట్ కోసం మా ఫంక్షన్ హాల్ కాల్ చేసి అడిగారు కదా అందుకని నేను కాల్ చేసాను మేడం మీకు ఎప్పుడు అన్నారండి డేట్ ముందు లాస్ట్ టైం కాల్ చేసారు మీరు ట్వల్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఈ మంత్ ఎండింగ్ అండి ఓకే మీరు చెప్పారు కదా మీ బాబు సిక్స్నా ఫస్ట్ బర్త్డే అన్నారు కదా మేడం ఓకే నాకు ఓకే ఈ మంత్ ఖాళీగా ఉంది నేను మీరు ముందుగా చెప్పారు కాబట్టి నేను ఏది స్లాట్ అనేది బుక్ చేసుకోలేదు ఏంటంటే మీకు వన్ ల్యాక్ అనేది పడుతుంది మేడం ఎందుకంటే మీరు చాలా పిక్స్ అవి చాలా డెకరేషన్ కూడా చాలా హెవీగా చెప్పారు కానీ మామూలుగా బయట అయితే వేరే ఎక్కువగా అవుతుంది కాస్ట్ అనేది కానీ మేము చాలా తక్కువగా తీసుకుంటాము సో మాకు అసలు ఖాళీ కూడా ఉండదు దానివల్ల మీకు ఓకే అయితే చేద్దాం మేడం కానీ చాలా మీకు మీరే మేము చేసింది ఎలా ఉంటుంది అంటే మీరే నెక్స్ టైం కూడా ఎవరికైనా చెప్తారు అంత బాగా మేము చేస్తాము మేడం ఓకేనా మేడం మీరు చెప్పారు కదా రోస్ ఫ్లవర్స్తో డెకరేషన్ మొత్తం కావాలి అని ఇంకా ఏమైన చేంజెస్ ఉన్నాయా మేడం ఇం ఏమైన చేంజెస్ ఉంటే చెప్పండి అంటే నేను మీరు మాకు చెప్పారు రోస్ ఫ్లవర్స్తో కావాలి బాబు ఫొటోస్కి చాలా ఏవో ఒక ఫిఫ్టీ ఫొటోస్ వరకు చెప్పారు ఆ కట్అవుట్లో ఉండాలని ఇంకా ఏమైన చేస్తా కావాలా మేడం మీకు ఓకే ఓకే మేడం మీకు అమౌంట్ అనేది మీరు తగ్గించమని అన్నారు కానీ తగ్గించడం అయితే అవ్వదండి నాకు అడ్వాన్స్ అయితే నాకు ఫిఫ్టీ ఏంటి మేడం నేను అం మాములుగా అయితే బయట మీరు పోని ఎక్కడైనా కనుక్కోండి ఈవెంట్ అనేది చిన్న ఈవెంట్కి కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది మేడమ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే పార్టీ అంటే చాలా గ్రాండ్గా అవుతుంది కదా మేడం మేము కట్అవుట్స్ అవన్నీ నీట్గా మొత్తం డెకరేషన్ అంతా చాలా బాగా ఈవెంట్ చేస్తాము మేము కాబట్టి మీకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు అందుకని నాకు మామూలుగా బయట అయితే మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అనేది అవుతుంది కానీ నేను ఫిఫ్టీ థౌసండ్ అనేది నేను ఎవరికైనా కొంచెం తగ్గించి చెప్తున్నాను ఎందుకంటే ప్రతిసారి మన వారి నాకే రావాలి ఈవెంట్స్ అనేవి మనకు కాదు లేకుండా కాదని కాబట్టి నేను ఏంటి మేడం అవును మేడం మీరు లాస్ట్ టైం కూడా అలాగే చెప్పారు ఎవరో చెప్పారు అన్నారు కదా వాళ్ళు కూడా మాకు ఎప్పుడు చెప్తారు సో మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పేటట్టు మేము చేస్తాం ఒక మాట తప్పించుకోకుండా అలా మీకు ఫైనల్లో అయితే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక ఫైవ్ థౌసండ్ అనేది తగ్గుతుంది అండి అంతే ఓకేనా మేడం మీరు నాకు ఫిఫ్టీ థౌసండ్ ఓకే మేడం మీకు ఓకే అంటే మాత్రం నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ అనేది అడ్వాన్స్ పంపిచండి ఒక టూ డేస్లో అప్పుడు నేను వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం అన్నీ రెడీ చేసుకుని ఉండాలి కదా మేడం ఏ ప్రాబ్లమ్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఓకేనా మేడం ఒకవేళ ఈలోపు ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి ప్రాబ్లమ్ ఏమి లేదు మేము చేంజెస్ చేస్తాను ఓకే మేడం ఓకే అండి థ్యాంక్ యూ అండి